ఇతర గ్రహాలపై జీవం ఉందని అభిప్రాయం చాలా కాలంగా ఉంది ఇందుకు కారణం భూమిపై జీవం ఆధారపడిన అవసరమైన పరిస్థితులు చాలా అరుదుగా కనిపిస్తాయి ఈ పరిస్థితుల్లో సూర్యుడు వంటి నక్షత్రం యొక్క సమీపంలో ఉండే గ్రహాలు సహజీవనానికి అవసరమైన పద్ధతితో కూడిన వాతావరణం మరియు జీవన వృద్ధి చెందడానికి సరైన ఉష్ణోగ్రత అయితే ఇటీవల సంవ సంవత్సరాలలో శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపై జీవం ఉండే సాధనతను సూచించే అనేక ఆధారాలను కనుగొని కనుగొన్నారు ఈ ఆధారాలలో ఇతర గ్రహాలు వద్ద నీరు మరియు ఇతర జీవ జీవకు అవసరమైన పదార్థాలు ఉనికి అలాగే భూమి లాంటి గ్రహాలు ఉన్న నక్షత్రాల చుట్టు గ్రహ వ్యవస్థలు కనుగొనటం ఉన్నాయి ఇతర గ్రహాలపై జీవం ఉందో లేదో ఖచ్చితంగా చెప్పడానికి ఇంకా సాధ్యం కాదు అయితే శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి దగ్గరగా ఉన్నారని స్పష్టం ఈ ఇతర గ్రహాలపై జీవం ఉందని నిరూపించబడితే అది చాలా ముఖ్యమైన ఘటన ఇది మనకు మాత్రమే ఈ విశ్వంలో జీవం లేదని మరియు ఇతర గ్రహాలపై జీవాన్ని ఎలా ఏమీ ఉంటుందో తెలుసుకోవటానికి మనకు అవకాశం ఇస్తుంది ఇది మన సొంత జీవం గురించి మరియు మన విశ్వంలో ఎక్కడున్నామో మనకు కొత్త అవగాహన ఇస్తుంది